మా ప్రాంతంలో ప్రధాన వృత్తి వ్యవసాయం ఎందుకంటే మా ఊరు గ్రామీణ ప్రాంతాలలో ఉండడం వల్ల ఇక్కడి ప్రజలు జీవనోపాధి వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది వర్షాధారిత వ్యవసాయం కాకుండా కొంతమంది బోర్లు వేసి నీటిని ఉపయోగించి పంటలు పండిస్తారు ఇక్కడ ప్రధానంగా పండించే పంటలు ధాన్యం అనగా బియ్యం పత్తి మిర్చి కందులు శనగలు మొక్కజొన్నలు ఆకుకూరలు వంటి ఎన్నో పంటలు పండిస్తారు వృత్తిని తెలుసుకోవడానికి మా ప్రాంతానికి వివిధ పాఠశాలలు కళాశాలల నుండి విద్యార్థులు వచ్చి వ్యవసాయ పద్ధతులు పంటల సాగు వివ విధానాలు పంటల పరిశీలన వ్యవసాయ పరికరాలు వినియోగం వంటి విషయాలను పరిశీలిస్తారు వారు రైతులతో మాట్లాడి వారు అనుభవాలు తెలుసుకుంటారు ఇది ప్రాక్టికల్ జ్ఞానం పెరిగేలాగ చేస్తుంది వ్యవసాయం మినహ మా గ్రామాలలో కొన్ని సాంప్రదాయ వృత్తులు ఇంకా కొనసాగుతున్నాయి కుండీలు తయారు చేయడం నేయడం అనగా చీరలు శిల్పకళలు కళాఖండాలు చేయడం శిల్పాల తయారీ విగ్రహాలు ఆలయాల శిల్పాలు తయారు చేయడం ఇటువంటి వృత్తులు మన ఊరి సాంస్కృతిని వారసత్వానికి సూచిస్తాయి వీటివల్ల గ్రామ ప్రజలకు ఉపాధి లభిస్తుంది ఈ వృత్తులు కేవలం ఉపాధి కోసం పనికి వచ్చేవి మాత్రమే కాదు వీటి ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది పాత సాంప్రదాయాలు కళలు పరిరక్షించబడతాయి యువతకు స్వయం ఉపాధి అవకాశాలు లభిస్తాయి ఇటువంటి ప్రాచీనమైన వృత్తుల వల్ల యువత పక్క ఊరికి వెళ్ళే అవకాశం తగ్గుతు తమ యొక్క స్వతహగ సంపాదించుకునే విధంగా యువత ప్రాచుర్యం చెంది ఈ ప్రాచీన వృత్తులు భావితరాలకు ఉపయోగపడే విధంగా భావితరాలకు గుర్తింపు చెందే విధంగా కల్పిస్తుంది